హలో నమస్తే అండి అమరావతి రెస్టారెంటా నమస్తే సార్ మేము ఫ్యామిలీ ఒక పది మంది ఉన్నాము మీ రెస్టారెంట్కి రావాలనుకుంటున్నాము ఏమి సార్ ఫేమస్ ఉంది మీ రెస్టారెంట్లో

ఓకే ఓకే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఎంతుంది సార్ ఇప్పుడు రేటు టూ ట్వెంటీనా సార్ ఫిక్స్డ్ రేట్లా అవి ఎలా సార్ మనకు ఎక్స్ట్రా కావాలి యాడ్ చేసుకోవాలి ఇంటికి తెప్పించుకోవాలంటే ఒక ఫ్యామిలీ పార్టీ అలాంటివి చేసుకున్నప్పుడు టూ హండ్రెడు సార్ ఇప్పుడు సార్ మాకిప్పుడు వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వచ్చి మీ దగ్గర ఒక బిర్యానీ టేస్ట్ చేసి వెళ్ళాలనుకుంటున్నాము దాని తరువాత ఫంక్షను ఇరవయ్యవ తారీఖు ఉంది నెక్స్ట్ మంతు అది బాగుంటుందా సార్ ఎలాంటిది హైదరబాదు దమ్ బిర్యానీయా లేకపోతే మామూలు బిర్యానీయా నాకు మటన్ బిర్యానీ వద్దు సార్ చికెన్ బిర్యానే కావాలి మీ రెస్టారెంటు టేస్ట్ బాగుందని నేను రివ్యూ చూసే వస్తున్నాను కాబట్టి నాకు ఈ నాకు చికెన్ బిర్యానీ ఆర్డర్ కావాలి అట్లే ఇరవయవ తారీఖు కూడా ఆర్డర్ తీసుకోండి ఎంత అమౌంట్ అవుతుంది సార్ ఇరవై మందిమి ఇరవై మందికి చెయ్యాలంటే ఓకే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేస్తారా సార్ అలా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేస్తారా లేకపోతే

ఓకే సార్ మాదొచ్చేసి ఇక్కడే సార్ పొదలకూర్ దగ్గ పొదలకూరు రోడ్డులో మాది సార్ ఏరియా అక్కడికి మీరు ట్రాన్స్పొర్టేషన్ ఎలా సార్ మీరు తీసుకొస్తారా లేకపోతే మేము వచ్చి తీసుకెళ్ళాలా ఎలా

ఓకే సార్ ఇప్పుడు ఓపన్లో ఉందా సార్ రెస్టారెంటు ఓకే సార్ మేము ఇప్పుడొచ్చేసి టేస్ట్ చూసేసి వస్తాము ప్రెసెంట్ మాత్రం ఈ అడ్ ఇక్కడ ఆర్డర్ తీసుకోండి ఇది నేను ఇచ్చేది ట్వెంటీ మెంబర్స్కి ఇరవయవ తారీఖు ఆడ్రస్సు ఒకసారి సేవ్ చేసుకోండి మా డేటు ఓకే సార్ థ్యాంక్ యూ సార్